మొదట గ్యాస్ని వెలిగించుకొని దాని మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి మూడు స్పూన్ల టీ పౌడర్ని అందులో కలపాలి కలిపిన తరువాత దాన్ని బాగా మరిగించాలి ఇంకొక పక్క పాలని మరిగించుకోవాలి ఇంకొక గిన్నెలో మరి ఈ టీ పౌడర్ని మరిగించిన బాగా మరిగించుకోవాలి దాన్ని టీ డికాషన్ అంటారు ఈ టీ డికాషన్ని పాలు మరిగించుకున్న పాలల్లో దాంట్లోకి పోసుకోవాలి పోసుకున్నాక అందులో చక్కర వేసుకోవాలి చక్కెర వేసాక తగినంత చక్కర మనకు కావాల్సిన చక్కెర వేసుకోవాలి వేసుకున్నాక బాగా మరిగించుకొని టీ తయారవుతుంది ఇది ఒక పద్దతి అంతేకాకుండా ఈ వర్షాకాలంలో మనకి జలుబు అలా చేస్తుంది కదా అలాంటప్పుడు ఇంకొకటి ఇంకొక లాగ కూడా పెట్టుకోవచ్చు అదేంటంటే అందులో ఈ కాలంలో టీ బాగా మరిగించుకున్నాక టీ పొడి టీ డికాషన్లో మరిగించుకున్నాక దానిలో కొద్దిగా అల్లం వేసి దట్టిచ్చు కోవాలి అంతే కాకుండా రెండు ఏలకులు కూడా వేసి దట్టిచ్చు కుంటే టీ ఇంకా బాగా రుచికరంగా ఉంటుంది ఈ టీని మనము బాగా ఆస్వాదించామనుకోండి జలుబు దగ్గుకి అన్నింటికీ బాగా కాషాయం లాగ కూడా ఉంటుంది ఈ టీని వర్షాకాలంలో రోజూ తాగామనుకోండి మనకి హెల్త్ పరంగా కూడా బాగుంటుంది ఇది మా ఇంట్లో మేము చేసుకొనే టీ అండి